మా యొక్క చిన్నతనంలో అంటే మా తల్లిదండ్రుల తనంలో వారు చాలా కృషిని సాధించారు వారు ఎన్నో కష్టాలు పడ్డారు వారెన్నో ఎదుర్కొన్నారు వాటిల్లో మా అమ్మగారు తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత మా అమ్మకి సంబంధం చూసి పెళ్లి చేశారు ఆ యొక్క తొమ్మిదో క్లాసులోనే తన జీవితం అంతమయ్యింది ఈ యొక్క విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను అలాగే మా తాతగారు ఆయన అంతగా చదువుకోలేదు ఆయన ఆయన విద్వాంసుడు అంటే మ్యూజిషియన్ అని చెప్పుకోవచ్చు అలాగే మా నాన్నగారు ఆయన ఐదవ తరగతి వరకు చదువుకున్నారు ఆయన చదువుకొని ఏమి చేయలేకపోయారు ఆయన ఇంటి పనులు పొలాల పనులు చూసుకోవడంతో ఆయన జీవితము ముగిసింది ఇలాగా వారి యొక తరగతులు చదువుకొని ఎంతో ఇప్పుడు ఉద్ధరిస్తున్నారు ఈ యొక్క విషయం నేను తెలియజేయాలని కోరుతున్నాను